విశాఖపట్నం జిల్లాలో ప్రధానమైన స్థానిక సమాచార మార్గాలు వార్త పత్రికల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతుంటాము ఇంకనూ టీవీల ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టుకుంటాము ఇక్కడ లోకల్లో జరిగిన ఎనీ వార్తలు ఏమైనా వార్తలను అక్కడ ఉన్న సమాచార విలేకరుల ద్వారా ద్వారా పత్రికలు పత్రికలకు చేరవేయబడుతూ ఉంది సెల్ ఫోన్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ సమాచార చేరవేతను ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి టీవీలలో సమాచారం ఎప్పటికప్పుడు టీవీలలో కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది ఎటువంటి మారుమూల ప్రాంతంలో అయినా సమాచారం విలేకర్లు సేకరించి సెల్ ఫోన్ ద్వారా ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు సమాచారం మొత్తం వార్తా పత్రికల ద్వారా టీవీల ద్వారా సమాజానికి అందుబాటులో ఉంది